అవునండి చెప్పండి ఎవరు ఓకే అండి చెప్పండి చాక్లేట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమా అండి అసలు జనాలు దేంట్లో ఇంట్రస్ట్ చుపిస్తున్నారు అంటే చాక్లేట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ మొత్తం ఇంట్రస్ట్ చూపించట్లేదా ఓకే అండి మనం చాక్లేట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని కూడా ఇంకొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి దాన్ని ఇంకొంచెం డెలీషియస్గా చేయడానికి ట్రై చేద్దాం అదే అండి ఇప్పుడు ఇప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అండి దాంట్లో ఇప్పుడు చాక్లేట్ క్యారామెల్ కానీ ఇప్పుడు మళ్ళీ చాకో చిప్స్ కానీ యాడ్ చేసి చేసి అమ్ముతే ఒక బెటర్ అదే ప్రైస్లో అమ్మితే రీజనబుల్ ప్రైస్లో అమ్మితే ఒక బెటర్మెంట్ ఉంటుంది ఏమో అని చెప్పి ఆలోచిస్తున్నాను అట్లే ఇప్పుడు ప్రోపర్టీస్ కూడా యాడ్ చేసినాక నార్మల్ అదే ప్రైస్ పెడితే అది నార్మల్గా గానే కనిపిస్తుంది అండి మేము కూడా మేనేజ్మెంట్ రేట్ డిస్కస్ అదే చేస్తున్నాము స్ట్రాబెర్రీ ఓకే స్ట్రాబెర్రీ స్టాక్ కూడా ఇంకా ఎక్కువ పెంచుదాము ఇంకా వేరే వేరే ఫ్లేవర్స్ ఏమన్న అడుగుతున్నారా జనాలు బ్లూబెర్రీ రాస్బెర్రీ రాస్బెర్రీ అయితే మన మన ఫ్లేవర్ ఉంది బ్లూబెర్రీ కూడా ఒకటి ట్రై చేయాలి ఓకే అండి మీకు ఒక హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ స్టాక్ అట్లా పంపిస్తాము బ్లూబెర్రీ కూడా మీరు సేల్ ఒకసారి సేల్ చేసి చుడండి సేల్ అయితే మాకు కూడా చెప్పండి అప్పుడు మనం ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేద్దాం ఈ చాక్లెట్ గురించి అయితే ఆలోచిస్తాం అండి చాలా క్వేరీస్ వచ్చాయి మీ నుంచి కాకుండా ఇంకా వేరే వాళ్ళ నుంచి కూడా క్వేరీస్ వచ్చాయి అలాగే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ